తెలుగు భారతదేశంలో ఎక్కువ మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాజభాష త్రిలింగ పదము నుంచి తెలుగు పదం వెలువడింది అంటారు తేనే వంటిది కనుక తేనుకు అనాలని కొందరు అంటారు తేనంటే దక్షిణమో దక్షణ దిక్కునకు చెందిన భాష తేను అదే తెలుగుగా మారిందని కూడా చెబుతారు క్రీస్తుపూర్వం నాలుగు వందల నాటి తెలుగు భాష ఉన్నాది బట్టి నా భాష ప్రాచీనత తెలుస్తుంది ఏమైనా తెలుగు భాష సంస్కృతి పైన నిర్ణయతమైన ఆధారపు లేవు అయినా కూడా క్రి పు మొదటి శతాబ్దంలో సాతవాహన రాజులు సృష్టించిన గాథా సప్తశతి అన్న మహా మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటి కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు సాతవాహన వంశపు రాజులు ఆగమనాని ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య భూభాగంలో వివాహం నుండి వారే ఉంటారని నిర్ణించడమైంది